హలో మ్యామ్ అవును అవును మ్యామ్ సో మేడం ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీరు బీచెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు లేదా బీచెస్కు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి మేము టూ ప్లేసెస్ సజెస్ట్ చేస్తాం మ్యామ్ మీ బడ్జెట్ని బట్టి లేదా మీ ఇంట్రస్ట్ని బట్టి మే ఒకటి వైజాగ్లో ఉన్న బీచ్ ఇంకోటి గోవాలో ఉన్న బీచ్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు మ్యామ్ ఓకే ఎంతమంది వెళ్తున్నారు మ్యామ్ ఈ మొత్తం బడ్జెట్ ఎంత ఉంది ఓకే మ్యామ్ అంటే ఒక ట్వంటీ మెంబెర్స్ అంటే మేము మీకు మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటున్నా లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటున్నారా లేదా హై బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటున్నారా లేదు మ్యామ్ మీరు మేము ప్రొవైడ్ చేస్తాము మీకు ట్రైన్ అయిన లేకపోతే లేదు మేము ట్వంటీ మెంబర్స్ ఉన్నాం మాకు బస్ ప్రొవైడ్ చేయండి అంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మ్యామ్ ఓకే మ్యామ్ వైజాగ్లో అమ్మవారిది టెంపుల్ ఒకటి ఉంది మ్యామ్ అది అక్కడ చాలా ఫేమస్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళంత టెంపుల్ని బాగా నమ్ముతారు మీరు వైజాక్ బీచ్కు వెళ్ళచ్చు అక్కడ ఎంజాయ్ చేయచ్చు దాని తరువాత లేదా టెంపుల్కు వెళ్ళచ్చు మేము అంతా ప్లాన్ చేసుకుంటాం మ్యామ్ ప్లాన్ చేసి ఇస్తాము మీరు ఇంకా ఏమైన చూడాలి అనుకుంటున్నారా వైజాగ్లో టూరిస్ట్ ప్లేసస్ అలాంటివి ఓకే మ్యామ్ టెంపుల్ బీచ్ ఓకే మేము అన్నీ అప్డేట్ చేస్తు మీకు మళ్ళీ మీకు త్వరలో మళ్ళీ మేము కనెక్ట్ అవుతాం మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్